అవునండి ఎవరండి మీరు లోపలకి రండి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాము అనుకుంటున్నాను వాటి గురించి నాకు ఏమైనా విషయాలు చెబుతారా నేను మా ఫ్యామిలి మెంబెర్స్ అలాగే పిల్లలు ఉంటారు ఎందుకండి అలాగా అండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరున పాలసీలు ఎన్ని సంవత్సరాలు కలిగి ఉండాలండి వాళ్ళు మనం పూర్తిగా ఇరవై సంవత్సరాలలో డబ్బును కట్టాలా అండి పాలసీ పూర్తయిన తరువాత వెంటనే డబ్బులు ఇస్తారా లేకోకపోతే ఏదైనా లేట్ చేస్తారా అండి అలాగ అండి అంటే వడ్డీ ఎంత పడుతుందండి సరే అండి నేను మా వాళ్ళతో అడిగి మాకు మీకు చెప్తాను మీ నంబర్ ఏమైనా చెప్తారా